రైళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు వృద్ధులకి చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళకి సౌకర్యం కల్పించాలి మంచి భోజనం తర్వాత శుభ్రత పెట్టెలు పెంచాలి పెట్టెలు పెంచ్ పెంచిన దానివల్ల జనాభా ఎక్కువ పడతారు శుభ్రత ఉండాలి తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటివి మనం అందించి వాళ్ళకి కావాల్సింది ఎవరెవరికి ఏమేం కావాలన్నా కూడా మంచి ఆహారం ఇచ్చి పెట్టెలు పెంచి ఇంకా జనాభ ఎక్కువగా వృద్ధులను మాత్రం కాపాడేందుకు సహకరించాలని కోరుకుంటున్నాం